కృష్ణాజిల్లాలో ఎన్నో రకాల ప్రయాణ సౌకర్యాలు కలవు రోడ్డు రైలు విమానాశ్రయాలు ప్రభుత్వ రవాణా ఇలా చాలా రకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వ రవాణా సంస్థలు బస్సులు రవాణా బస్సు రవాణా సంస్థ కలదు ఇది ఎన్నో రకాల నెంబర్లతో ఎన్నో రకాల బస్సులను ప్రతి చోటు నుంచి ప్రతి చోటుకి ప్రతి స్టాప్కి ప్రతి ఏరియాకి సంబంధించి గల అన్నింటినీ కవర్ చేయగల ఎక్కువ రవాణా ప్రభుత్వ రవాణా ఎక్కువ ఎన్నో బస్సులు ఉన్నాయి అలాగే వాటి రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి రోడ్డు రవాణా సౌకర్యం కూడా చాలా బాగా ఉంటుంది రైలువి రైలు సౌకర్యాలు కూడా కలవు విజయవాడలోని బస్సు రవాణా అతి పెద్ద రవాణా వాటిల్లో బస్సు రవాణా రెండో స్థానంలో ఉన్నది అలాగే రైలు రవాణాలో ఎన్నో కనెక్టింగ్ పాయింట్లతో విజయవాడ మధ్య రైలు కనెక్టింగ్ పాయింట్లు కలవు ఎటువైపుకైనా వెళ్లగల ఈ నట్టుగా ఎన్నో పాయింట్లని కనెక్ట్ చేసుకుంటూ రైల్వే ది ఉన్నది అలాగే విమానాశ్రయము విజయవాడ దగ్గరలో ఉన్న గన్నవరం విమానాశ్రయంలోని విమానాశ్రయంలోని ప్రయాణ సౌకర్యం కూడా ఉన్నది దీనిలో ఉన్న ఫ్లైట్లు కూడా సామాన్యులకు ఎంతగానో అందుబాటులో ఉండే ధరలతోనే ఉన్నది కొండపల్లిలోని రైల్వే స్టేషన్ కూడా విజయవాడలోని రైల్వే సంస్థలలో రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నది అలాగే అండమానూరు రైల్వే స్టేషన్ కూడా విజయవాడకు కనెక్టింగ్ పాయింటు